ఏం చేస్తామండి మార్నింగ్ వాక్కి వచ్చామండి అదే అండీ పొద్దునే వాకింగ్ చేస్తే సన్నం అవుతాం అని చెప్తే వాకింగ్ చేస్తున్నాను లావనే కాదండీ స్ట్రెస్ ఎక్కువైపోతోంది ఈ మధ్యలో వాకింగ్ చేస్తే కొంచం స్ట్రెస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది కదా అదేంటో చెప్పండి నాకు కూడా త్వరగా అంటే ప్రశాంతంగా ఉంటుందా అండీ అక్కడికి వెళ్తే మనకి డాక్టర్ గారు కూడా అదే చెప్పారండి మీరు బరువు తగ్గాలంటే ముందు మీ మెంటల్ హెల్త్ బాగుండాలి అప్పుడే మీరు బరువు కూడా తగ్గుతారు మీ మెంటల్ హెల్త్ కూడా తగ్గుతుంది మీకు బిపి అది కూడా కంట్రోల్లో ఉంటుంది అని చెప్పారండి అవునా అండి సరే అండీ సరే అండీ అయితే ఇదేదో బాగుంది వెళదాం వెళదాం సరే అండీ మీరు వెళ్ళినప్పుడు చెప్పండి ఆ ముందు రోజు చెప్తే నేను లీవ్ పెట్టుకుంటానండీ ఆఫీస్కి మా ఆవిడ ఎలాగో ఇంట్లోనే ఉంటుంది సరే అండీ సరే అండీ ఓకేనండీ